ఆంధ్రప్రదేశ్లో గుర్తించదగ్గ కళలు లేదా హస్తకళా రంగంలో ప్రధాన పోకడాలు అభివృద్ధులు ఏవి ఆంధ్రప్రదేశ్లో గుర్తించదగ్గ చేనేత హస్త కళలు చాలా రంగాలుగాా ఉన్నాయి కొబ్బరి చిప్పలు వాడడం ఆర్ట్స్ మ్యూజిక్ వెదురు వెదురు అనగా చెక్క చెక్కను ఉపయోగించి రకరకాల బొమ్మలను తయారు చేయడం రకరకాల గృహోపకరణాలను తయారు చేయడం గృహాలంకరణ వస్తువులను తయారు చేయడం కొబ్బరి చిప్పల ద్వారా వివిధ రకాల మ్యూజియం ఆర్ట్ ఆర్ట్లను తయారు చేయడం మరియు చేనేత హస్తకళ అంటే చేనేత నేతను వేసి రకరకాల నేతతో బొమ్మలను తయారు చేయడం చేనేత హస్తకళ ఆర్ట్ మ్యూజియం అంటే కొన్ని కొన్ని రకాల వస్తువులతో చేతులతో స్వయంగా వాసిలిన్లను తయారు చేయడం బొమ్మలను తయారు చేయడం గృహ అలంకరణ వస్తువులను తయారు చేయడం తోరణాలను తయారు చేయడం చీపురును తయారు చేయడం వివిధ రకాల చేనేత హస్తకళా రంగాలను అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో చేనేత హస్తకళలు మొట్టమొదటిసారిగా కృష్ణాజిల్లాలో చేనేత హస్తకళా చాలా బాగా ప్రారంభమైనది అభివృద్ధి చెందుతూ ఉన్నది ఆ రంగంలో ప్రధాన పోకడలు ఏమనగా చాలామంది కార్మికులు ఉన్నా ఏ చాలామంది కార్మికులు ఉన్నా ఉన్నారు కానీ వారికి తగిన ఫలితం లభించకపోవడం వలన వారు సరైన వసతి సౌకర్యాలను కల్పించకపోవడం వలన వారి రంగం చాలా వెనుకబడిపోతున్నది వారి హస్తకళా నైపుణ్యానికి ప్రాధాన్యత చాలా తగ్గిపోవడం జరుగుతున్నది కావున సాంకేతిక ప్రాపంచీకరణ ఆవిష్కరణ వైవిధ్యాలకు చేనేత హస్త కళానైపుణ్యాన్ని అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కృషి చేయవలసి ఉంటుంది చాలామంది రకరకాల వర్గాల వారు రకరకాల పనులు చేసుకుంటూ ఉన్నారు వారి జీవనోపాధిని గడుపుతూ ఉన్నారు